నేను మీషోలో ఒక ప్రొడక్ట్ ఆర్డరు పెట్టుకున్నాను ఆ ప్రొడక్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ ఉంది ఆ ప్రొడక్ట్ ఏంటంటే హాఫ్ సారీ పెట్టుకున్నాను అండి ఆ హాఫ్ సారీ నేను ఫోన్లో చూసినప్పుడు చాలా బాగుంది అట్రాక్టివ్గా ఉంది కాని బయట చూసేసరికి అది డెలివరీ వచ్చాక నేను చూస్తే అది ఎలా ఉందంటే వెరిసిపోయినట్టు అలాగే కలర్ కూడ అంత బాగలేదు అది కూడ చినిగిపోయినట్టు ఉంది ఇంకా అది దాని క్లాత్ కూడ బాగాలేదు చాలా చండాలంగా నాకు అసలు ఫస్టు నేను ప్రొడక్టు ఆన్లైన్లో చూసినదానికి తర్వాత డెలివరీ వచ్చిందానికి చాలా డిఫరెంటుగా అనిపిచ్చింది నాకైతే ఆ ప్రొడక్టు నచ్చలేదండి ఇంకా ఏంటంటే ఆ ప్రొడక్టు నేను ఫస్టు చూసినప్పుడు అసలు నాకు ఇప్పటివరకు ఏమి నచ్చలేదు అంతలాగా ఆ హాఫ్ సారీ నాకు బా నచ్చింది సరే అని ఆర్డరు పెట్టుకుని చూసుకుంటే అదేమో అలా ఉంది నాకసలు ఆ ప్రొడక్టు ఏమి నచ్చలేదండి నేను చాలా డిస్సపాయింట్ అయ్యేలా ఆ ఆ ప్రొడక్టు వల్ల